బీన్స్ డేట్స్ పామ్ నట్స్ హేజల్నట్స్ క్యారెట్ స్పినాచ్ బీట్రూట్ కాలిఫ్లవర్ క్యాబేజ్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కివి ఆనియన్ టొమాటో చిల్లీ బీన్స్ డ్రమ్స్టిక్ లీవ్స్ కొరియాండర్ లీవ్స్ పార్స్లే సెలరీ మేతి పాలక్